ఈ తరాలు గురించి చెప్పాలంటే పాత తరం కావచ్చు కొత్త తరం కావచ్చు ఏది మంచిది అని నేను చెప్పలేను ఇవి రెండు మంచిదే అని నేను చెప్పలేను ఎందుకంటే పాత తరంలో చాలా వరకు కొంతమంది కులాలు బేధాలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో కూడా చాలా వరకు ఎంతో కులాలు బేధాలు వి వి వివిధ రకాలుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు నన్ను అడిగితే అసలు నేను చెప్పాలనుకునేది ఏమంటే ఇలాంటి తరాలు లేకుండా అందరు మనుషులు ఒకే ఒకటి వాళ్ళు వాళ్ళు వాళ్ళు ప్రయోగించే ఆ రక్తం రక్తం అందరి అందరి మనుషుల్లో వెళ్ళేది ఒకటే అందువల్ల ఎందుకు ఇలాంటి తరాలు వివిధ రకాల తరాలు కులమతాలు ఎందుకు ఇలాంటి వేరే వేరే విధాలుగా చూడటం పాతతరంలో కావచ్చు వివిధ బేధాలుగా చూసేవారు దాన్నుంచే ఈ కొత్త తరానికి అట్టే అట్లే వచ్చింది ఒక అంటూ వ్యాధి మత్తు వచ్చింది దాన్ని వీళ్ళు కూడా పాటిస్తున్నారు ఇంకొంతమంది అది అవి అవి లేకుండా అసలు ఏ కుల మతాలు ఏ బేధాలు లేకుండా ఐకమత్యంగా ఐకమత్యంగా మనుషులు మనుషులని సం మనుషులు మనుషులని మర్యాద ఇచ్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు ఇలా ఉంటేనే మంచి దేశానికి ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది చెప్పాలంటే ఒక పాత తరంలో కొత్త తరంగా కొత్త కొత్త తరానికి ఏ ఏ ఏ బేధం లేదు ఏ వ్యత్యాసం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాతతరంలో ఉండే పాతతరంలో ఉండే ఉండేదే ఈ తరంలో ఉన్నాయి ఆ తరంలో చూసే వివిధ కులమతాలు ఈ ఈ తరంలో కూడా ఉన్నాయి చెప్సు అందువల్ల నేను చెప్పేది ఏమంటే కో ఈ పాత తరంలో అయిన కావచ్చు ఈ కొత్త తరంలో అయిన కావచ్చు వివిధ జాతులు వివిధ బేధాలు చూడకుండా అందరు ఒకే సమానం అని అని చూడవచ్చు అని నేను తెలియజేస్తున్నాను